నమస్తే అండి నమస్తే నమస్తే అండి మనకి రైస్ గోధుమలు కావాలండి ఎలా పడుతుంది ఇంకా కొన్ని సరుకులు కావాలి

అందులో పోతాయండి

అదే మనకు మంచి క్వాలిటీయే కావాలండి రైస్ ఎలా పడుతుంది అండి

కర్నూలు రైస్ అండి మనకు కర్నూలు

చూడండి మనకు మంచిది కావాలి కొంచెం రైస్ బాగా ఉడికేలాగా

షుగర్ అదే కొంచెం రైస్ రైస్లో షుగర్ లేకుండా ఉండేలాగా వాడదాం అండి అలాగే మనకు కొంచెం షుగర్లెస్ బిస్కెట్లు కావాలండి స్వీట్లు కొన్ని కావాలి సరిపోద్దండి అంటే కొంచెం ప్లేన్ ఉంటే చూడండి ప్లేన్ అయిన పర్లేదు ఎంత పడుతుంది అండి సరే

అయితే ప్లేన్ తీసుకుందాం చూడండి కొంచెం ఈ సరుకులు ఇవ్వండి ఇంకా మనకి అవి కొంచెం స్వీట్లు కూడా తీసుకుంటాను అండి ఎలా పడుతుంది అండి

అంతే పాలకోవా ఇవ్వండి పాలకోవా పాలకోవా ఒకటి ఇవ్వండి ఒక ప్యాకెట్

ఓకే అండి బిల్ వేసేయండి ప్యాక్ చేసి పట్టుకు వెళ్తాను